కస్టమర్ లకు తగిన ప్యాకేజీ సెలవులను కనుగొనడంలో లేదా స్వతంత్ర ప్రయాణాన్ని ప్లాన్ చేయడంలో సహాయపడింది ఆన్లైన్ కంప్యూటర్ సిస్టంలు ఉపయోగించి బుకింగ్లు మరియు చెల్లింపులు చేయండి పాస్పోర్ట్లు బీమా వీసాలు టీకాలు పర్యటనలు మరియు వాహనాల అద్దె గురించి కస్టమర్ లకు సలహా ఇవ్వండి రద్దు చేయబడిన విమానాలు వంటి మార్పుల గురించి వినియోగదారులకు తెలియజేయండి ట్రావెల్ మేనేజ్మెంట్ అంటే నీ కార్పొరేట్ ప్రయానాన్ని నిర్వహించడం ప్రయాణ ఖర్చులను ట్రాక్ చేయడం మరియు సమగ్ర ప్రయాణ వ్యూహాన్ని రూపొందించడంపై ఆధారపడిన ప్రత్యేకత ఒక క్రమశిక్షణగా వ్యాపారాలు మరియు వారి ఉద్యోగులు తమ ప్రయాణ అవసరాలతో ఎలా వ్యవహరిస్తారు అప్లమైజ్ చేయడంలో సహాయపడటానికి ఉద్దేశించబడింది